గ్రామీణ తెలుగు రాష్ట్రాలలో గ్రామ పంచాయితీ స్థానిక మండల పాత్రను వివరించమని అడిగారు గ్రామ పంచాయితీలో గ్రామ సభలు జరుగుతు ఉంటాయి ఆ గ్రామ గ్రామా సభలు జరుగుతున్నపుడు ప్రజలు ఆ ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే గ్రామ పంచాయితీకి వెళ్ళి గ్రామసభలు జరుగుతున్నపుడు వాళ్ళ సమస్యలను చెప్పి ఆ సమస్యలను పరిష్కరించుకోవచ్చు గ్రామ పంచాయితీలో ఫ్లాగ్ ఎగిరేయడం ము వివిధ ప్రొగ్రామ్లు జరగడం అనేవి జరుగుతు ఉంటాయి గ్రామ పంచాయితీకి మనకు ఏదైనా కావాలన్న ఎరువులు కావాలన్న ఎరువులు కావాలన్న కానీ రైతులు వెళ్ళి దాని కోసం బుక్ అప్లై చేసుకుని పాసుబుక్ అప్లై చేసుకుని ఎరువులు తెచ్చుకోవచ్చు మరియు పంటల పరంగా విత్తనా మొక్కజొన్నలు వేరుశనగలు కూడా మనం తెచ్చుకోవచ్చు గ్రామపంచాయతీలో కొన్ని సమస్యలు తే తీరవు కా అప్పుడు మనం సైడ్ వెళ్లికూడా వాళ్ల సమస్యను ప్రజల సమస్యను కూడా తీర్చువచ్చు